గుడ్ మార్నింగ్ సార్ అంటే మా అబ్బాయిని మీ స్కూల్ లో జాయిన్ చేపిచ్చాలి అనుకుంటున్నాం సార్ మేము అడ్మిషన్స్ ఉన్నాయా సార్ ఓకే సెకండ్ క్లాసు లో జాయిన్ చేయిపిచ్చాలనుకుంటున్నాం సార్ మా అబ్బాయిని స్కూల్ ఫీజ్ ఎంత సార్

బస్సు ఫే ఫెసిలిటీ ఉందా సార్ ఎంత సార్ దానికి ఓకే

ఓకే సెకండ్ క్లాస్ సార్ ఆ బాబు ఓకే మేం రేపు మార్కింగ్ వస్తాం సార్ స్కూల్ టైమింగ్ ఏంటి సార్ స్కూల్ టైమింగ్ ఏంటి సార్ ఓకే బస్సు ఎన్నింటికొస్తుంది సార్ ఇక్కడ శ్రీకాకుళం స్టేట్ బ్యాంక్ దగ్గరికి ఓకే ఆ ఓకే ఆ హలో ఆ ఓకే సార్ రేపు మార్నింగ్ వస్తాం సార్ ఓకే సార్